హలో హలో రవి ట్రావెల్సేనా మాట్లాడేది

సార్ మేము బుక్ చేసుకున్నాం కానీ ఇక్కడ కార్ చూస్తే మొత్తం డస్ట్ ఫుల్ డస్ట్ సార్ సీట్లు బాగలేదు చినిగిపోయి ఉన్నాయి సార్ అవును సార్ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ హైద్రాబ్యాడ్ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉంటుంది కదా సార్ హార్న్ పనిచేయట్లేదు అవును సార్ హార్న్ పనిచేయట్లేదు బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్ ఫోర్ మెంబర్స్ కుర్చోవాలి కదా చిన్నపిల్లలు ఉన్నారు అవును సార్ ఆ ఫోర్ మెం ఇద్దరు చిన్న పిల్లలు సార్ కొంచెం చూడండి అలా అయితే ఎట్లా మేము నెక్స్ట్ టైమ్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బంది కదా అవును సార్ ఇప్పుడు కార్ హైద్రాబ్యాడ్ అంటే చాలా దూరం కదా సార్ అవును సార్ అవును సార్ నెక్స్ట్ టైమ్ ఇలా చేయకండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్